ట్రావెల్ ఏజెన్సా సార్ అదే మేము వెకేషన్ కోసము ఓ పది రోజులు టూర్ వెళ్లాలని అనుకుంటున్నాం మీ దగ్గర డెస్టినేషన్లో ఏవైనా లొకేషన్స్ ఉంటె కొంచెం చెప్తారా ఒక్క నిమిషం మేమా సార్ రేపు వస్తాం అండి ఓకే సార్ ఓకే సార్ అవునండి ఓకే సార్

ఓకే సార్

ఓకే సార్ సార్ ఈ యొక్క లొకేషన్స్ అన్నీ టెన్ డేస్లో చూసేయొచ్చా సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్